హలో గణేష్ ఏజెన్సీయా అండి సార్ నేను హైదరాబాదు నుండి మా ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను అండి అవునండి మా ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను మాది విశాఖపట్నం దగ్గర భీమిలీ అండి అవునండి నేను వచ్చే సంక్రాంతి పండుగకి వెళ్ళాలని అనుకుంటున్నాను అండి పదకొండవ తారీఖుకి నేను భీమిలిలో ఉండాలి సార్ ఇప్పుడు ట్రైన్ బస్ ఫ్లైట్ మనకి ఏది అవైలబుల్గా ఉందండి కార్ అవైలబుల్గా ఉందండి వద్దు సార్ కార్కి ఎక్కువ అమౌంట్ అయిపోద్ది సార్ సార్ బస్ ఖాళీ ఉంటే చూడండి సార్ సరే పదకొండు పదకొండుకు వెళ్ళిపోవాలి సార్ టాక్సీ ఒకటి ఉంది సార్ సార్ బుక్ చేయండి సార్ పది మార్నింగ్కి బుక్ చేయండి సార్ పదకొండు ఈవినింగ్కి వెళ్ళిపోతాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్